నా పేరు జయప్రకాష్ నేను ఒక అరగంట క్రితం మీ రెస్టారెంట్ నుండి ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఏమిటంటే ఒక చికెన్ నూడిల్సు అలాగే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక కార్న్ సమోసాలు రెండు పెట్టుకున్నాను కాకపోతే నేను కొంచెం అత్యవసరంగా బయటకు వెళ్ళాల్సి వచ్చి నేను పెట్టిన ఆహారపు ఆర్డర్ని క్యాన్సల్ చేయాలని అనుకుంటున్నాను నేను రద్దు చేసిన కారణంగా మీరు నాకు ఆ నగదుని తిరిగి పంపాలని కోరుతున్నాను కాకపోతే ఒక చిన్న విన్నపం ఏమిటంటే నేను మీకు ఫోన్పే వ్యాలెట్ నుంచి డబ్బులు అనేవి చెల్లించడం జరిగింది కావున మీరు తిరిగి నాకు ఆ ఫోన్పే వ్యాలెట్లోకే డబ్బులు తిరిగి జమ చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు